నాకు నచ్చిన కొంత తెలుగు రచయితలు గాని కవుల్లో ఏంటంటే చాలామంది ఉన్నారు గాని వారిలో ఒకలి ఎవరంటే గురజాడ అప్పారావు గారండి దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పిన ఈయన రచనలుగాని లేకపోతే ఈయన రచించిన కొన్ని పుస్తకాలు కానీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయండి ఆయన మన తెలుగు రాష్ట్రాల్లోనే జన్మించాడు అండి ఆయనా ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నారు ఆ సంఘటనలు అన్నీ ఆయన పుస్తక రూపంలో మనకి సూక్తుల రూపంలో కూడా తెలియజేప్పడం ఆయన ప్రత్యేకత అండి మాకు మొత్తం ఈ పుస్తకాల్లో కాకుండా ఈ ఈయన చెప్పిన ఈ పదం మాత్రం ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈ ఈ యొక్క ఆ ఆ లైన్ గాని ఎంతోమందిని స్ఫూర్తిదాయకం చేసిందండి ఎందుకంటే తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత మా అంత ఇంత కాదండి ఎందుకంటే మన మాతృభాష మన పుట్టినప్పటి నుంచి మన నేర్చుకునే భాష తెలుగు భాష అండి ఈయన రచించిన పుస్తకాలు పేర్లు చెప్పాలంటే ఈయన ఎన్నో పుస్తకాలు రచించారు అన్ని అన్నిట్లని మనం చెప్పాలంటే సమయం సరిపోదండి